తెలుగు భాష అనేది ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మహోత్సవానికి నాభి మూలం తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు ఇది కేవలం భాష మాత్రమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాల ఆచారాల సాంప్రదాయల కలల సాహిత్యాల మరియు జీవన విధానాల ప్రతిబింబం తెలుగు భాష అనేది ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడంలో కేంద్రభూమిక వహిస్తుంది తెలుగు భాష సాహిత్యపరంగా ఎంతో గొప్ప చరిత్రను కలిగి ఉంది నన్నయ్య తిక్కన్న ఎర్రాప్రగడ లాంటి కవులు కవితాత్రయంగా ప్రసిద్ధి చెందారు వీరి రచనలు మన సంస్కృతిని ప్రతిబింబించే మహా కావ్యాలుగా నిలిచాయి నూతన కాలంలో శ్రీ శ్రీ విశ్వనాథ సత్యన్నారాయణ వంటి రచయితలు సామాజిక సృహతో కూడిన సాహిత్యాన్ని అందించి తెలుగు భాషను ప్రజల హృదయాల్లో నిలిపారు ఆంధ్రప్రదేశలోని పండుగలు పాటలు పల్లకీలు జానపద గేయాలు అన్నీ తెలుగు భాషలోనే ప్రాచుర్యంలో ఉన్నాయి భోగి సంక్రాంతీ ఉగాది వంటి పండుగల సందర్భాల్లో తెలుగు పదాలు వినిపించకుండా ఉండవు గ్రామీణుల నుండి పట్టణ వాసుల వరకు అందరూ తెలుగు సంభాషణల ద్వారానే తమ సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు తెలుగు భాషలో రూపొందిన నాటకాలు సినిమా చిత్రాలు ప్రజలకు బోధనతో పాటు వినోదాన్ని కూడా అందిస్తున్నాయి వేమన శతకాలు గురజాడ కన్యాశుల్కం సి నాగేశ్వర్రావు బి నాగిరెడ్డి వంటి కళాకారుల ద్వారా తెలుగు సాంస్కృతిక విలువలు మరింత ప్రజల్లోకి చేరాయి తెలుగు సినిమాలు సమాజంలో మార్పు తీసుకురావడంలో తోడ్పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్యా స్థాయికి తెలుగు భాషను మాధ్యమంగా ఉపయోగించడం ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక బంధాన్ని కలిగించగలిగింది పాఠశాలల్లో తెలుగు సాహిత్య చరిత్ర పాఠాలు విద్యార్థులకు తమ మూలాలను గుర్తు చేస్తాయి తెలుగు భాషను నిరంతరం అభివృద్ధి చేస్తూ మాధ్యమాల్లో డిజిటల్ మీడియాల్లో యాప్లలో సోషల్ మీడియా ద్వారా యువతలో భాషపై ప్రేమ పెరుగుతుంది ప్రభుత్వ ఆమోదంతో తెలుగు భాష దినోత్సవం తెలుగుబడి మనబడి నాడు నేడు లాంటి పథకాలు భాషను మరింత గౌరవప్రదంగా నిలిపాయి నిజానికి తెలుగు భాష ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గాధకు ప్రాణ శక్తి లాంటిది భాష లేకపోతే సంస్కృతి ఉండదు సంస్కృతి లేకపోతే జీవితం అనర్థమే తెలుగు భాషను గౌరవించి తరతరాలకు అందించడమే మన బాధ్యత